నాకు కూరగాయ మొక్కలను పూలమొక్కలు పెంచడం చాలా ఇష్టం ఎందుకంటే అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ముఖ్యంగా పూల మొక్కలు ఉండటం వల్ల మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ పూల మొక్కలను కళకళలాడుతూ చూస్తూ ఉంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది అదేవిధంగా నేను పూల మొక్కలు ఎక్కువగా మందారం ఛామంతి మల్లె గులాబీ మొక్కలు చిట్టి గులాబీ లాంటి మొక్కలను పెంచడానికి ఇష్టపడతాను అదేవిధంగా కూరగాయ మొక్కలను పెంచడం కూడా నాకు చాలా ఇష్టం ఎక్కువగా కూరగాయాలు అయితే టమాటాలు మిర్చి వంకాయలు దోసకాయలు బెండకాయలు బీరకాయలు సొరకాయలు ఇలాంటివన్నీ మిరపతోటలో చాలా సులభంగా పెరుగుతాయి ముందుగా వాటి విత్తనాలని తీసుకొని చిన్న చిన్న కుండీలలో వేసి అవి కొంచెం ఐదు రోజులు మొలకలు ఎత్తాక వాటిని విడివిడిగా పెద్ద కుండీలలో వాటిని తగిన సైజులో వేసుకొని వాటిని పెంచడంలో దానికి కావలసిన మందులు అదేవిధంగా సేంద్రియ పద్దతులతో తీసుకున్న మందులను వేసి అవి పెంచడానికి ఎంతగానో ఇష్టపడతాను అవి కొన్నాళ్ళకు పూల దశకి వచ్చినప్పుడు వాటిని కావాల్సిన ఎరువు నేను ఎరువు ఎక్కువగా కిచెన్ వేస్ట్ని ఉపయోగిస్తాను వాటిని కుళ్ళ బెట్టి ఐదు రోజులకి వాటి నుంచి వచ్చిన వాటర్ని తీసి ఆ వాటర్ని ఒక లోటా నీటిలో కలిపి అవి అంతటి మొక్కలకు చల్లి అదేవిధంగా ఆవు పేడ ఆవు మూత్రాన్ని కూడా వారానికి రెండు మూడు సార్లు చల్లతాను వాటి వల్ల మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి మనకెంతో దిగుబడిని ఇస్తాయి అదేవిధంగా పండ్ల మొక్కలు అయితే నాకు కొన్ని రకాలు అయితేనే ఇష్టం అవి జామకాయ బత్తాయి నారింజ ఇలాంటి చిన్న చిన్న మొక్కలను పెంచటంలో ఇప్పుడు కుండీలలో కూడా పెరుగుతున్నాయి అది మనకి ఎంతో రుచిని కూడా ఇస్తున్నాయి ఎటువంటి రసాయనాలు లేకుండా మొక్కలని పెంచడంలో మనకి మిద్ది తోట అదేవిధంగా పెరటిలో పెంచుకోవడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఎక్కువగా పూల మొక్కలు ఉండటం వల్ల పాలినేషన్ జరిగి కూరగాయ మొక్కలు కూరగాయలు మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం పెంచడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది మనం తోటలో పనిచేయటం వల్ల మనకి ఆక్సిజన్ అదేవిధంగా వ్యాయామం ఒక గంటసేపు పూల మొక్కలతో మనం ఉండటం వల్ల ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అదేవిధంగా నా తోటలో మొత్తం కూరగాయ మొక్కలు పూల మొక్కలతో నింపేస్తాను అదేవిధంగా రోజుకి ఒక గంటసేపు పూల మొక్కలు ఆకు కూర మొక్కలు పండ్ల మొక్కలతో నేను గడుపుతాను నా చిన్ని పెరటి పెరట్లో మరియు మిద్దె తోటలో కూడా మొక్కలను పెంచడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాను